హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే మీల్స్ అవేలబుల్ ఉంది వెజ్జా నాన్ వెజ్జా అని వెజిటేరియన్ అయితే ఫోర్ హండ్రెడ్ నాన్ వెజిటేరియన్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వెజ్లో పాలకూర పప్పు సాంబారు బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై కర్డ్ ఇవన్నీ ఉన్నాయి పాపడాలు ఇస్తారు మీరు రైస్ ఎంత కావాలి అంటే అంత తినవచ్చు అవును అవును నాన్వెజ్ అయితే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఫిష్ కర్రీ ఉంది ఫిష్ ఫ్రై చికెన్ కర్రీకి వన్ ఫిఫ్టీయా చికెన్ ఫ్రై హండ్రెడ్ మటన్ కర్రీ త్రీ హండ్రెడ్ ఫిష్ ఫ్రై ఉంది ఫిష్ ఫ్రై వన్ ఫిఫ్టీ కబాబ్ కావాలి అంటే సపరేట్గా తీసుకోవాలి హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ ఉంది కబాబ్ అరకేజి వేస్తాము మా దగ్గర నీట్గా ఉంటది చాలా ఫ్రెష్గా ఉంటుంది డైలీ డైలీ ఉంటుంది నాన్వెజ్ అయినా డైలీ తెచ్చే వండుతాము ఎప్పటికప్పుడు సేల్ అయిపోతాయి బయటికి కూడా ఇస్తాము తెచ్చిస్తాము స్విగ్గీ జొమాటో అవి కూడా అవేలబుల్ ఉంది అవేలబుల్లో పెడుతున్నాము అంటే ఆర్డర్ అయిపోయినాక మామూలుగా నలభై నిమిషాల నుంచి యాభై నిమిషాల వరకు ఉంటుంది ఓకే ఓకే ఒకటే ప్యాక్లోనే ఒకటే ప్యాక్లు ఇస్తాము ఫోర్ హండ్రెడ్ ఒక్కదానికే ఒక

ఓకే ఓకే సర్ థ్యాంక్ యూ